తెలుగు భాష ఇతరులతో మాట్లాడడానికి చాలా చులువుగా అనువంగా ఉంటుంది ఎందుకంటే తెలుగు భాషలో చందస్సులు అలంకారాలు పద్యాలు కాని భావాలు కానీ ప్రతిపదార్థం కాని నానులు కాని సామెతలు కాని ఇలా రాసి ఇతరులకు చెప్పవచ్చు లేదా చిత్రాల ద్వారా సినిమాల ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనము నాటికలు ద్వారా తెలుగు భాష గొప్పతనము తెలియచేయవచ్చు నాటికలు ఏమని కాని సినిమాలు కాని తెలుగు భాషలో చూడడానికి మరియు అర్థం చేసుకోవడానికి చాలా సులభతరం ఉంటాయి తెలుగులో రాసిన గ్రంధాలు కవిత్వాలు కవులు కథలు ఉపన్యాసాలు చారి చారిత్రకరమైన సన్నివేశాలు ఘట్టాలు అవన్ని తెలుగు భాషలో చాలా అనువుగా ఉంటాయి తెలుగు భాషలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటటువంటిటప్పుడు వారి యొక్క వారి యొక్క సంభాషణ లేదా వాటి వారి యొక్క పూర్తి ఉద్దేశం లేదా విషయాలు లేదా తెలుసుకోవడానికి లేదా ఇతరులకు వివరించడానికి లేదా వాళ్ళకి నేర్పించడానికి లేదా వాళ్ళ బాధను వ్యక్తపరచడానికి లేదా సృజ సృజనాత్మకత సృజనాత్మకత లేదా మరియు వాటి యొక్క భావన లేదా చిత్రాల ద్వారా కాని గోడ పత్రికల ద్వారా కాని కరపత్రాల ద్వారా కాని పుస్తకాల ద్వారా కాని ఇలాగా తెలుగు భాష చాలా సులువుతరమైన రీతిలో నేర్చుకోవచ్చు మరియు తెలుగు భాష కు పదాలు కూడా సరళమైన భాష దిత్వాక్షరాలు సం సంయుక్తాక్షరాలు హల్లులు అచ్చులతో నానులతో సామెతలు పొడుపు కథలు ఇలా రకరకమైన నీతి కథలు ద్వారా తెలుగు భాష చదవడానికి కాని రాయడానికి కాని వీలుగా ఉంటుంది పాశ్చ పాశ్చ్యాత దేశస్థులతో పోలిస్తే తెలుగు భాష చాలా అనువుగా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది